నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి శారీ అన్నమాట అదేంటంటే నేను ఆన్లైన్లో చూసాను చూసాను కానీ నాకు అది తీసుకోవాలి అని అనిపించలేదు కానీ అదే శారీ నేను బయట చూసాను ఆన్లైన్లో చూసిన దాని కంటే బయట చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఆ కలర్ కానీ అది కానీ మొత్తం ఆ రంగు మొత్తం చీర అంతా చాలా బాగుంది వాడు చెప్పిన కాస్ట్ కూడా చాలా తక్కువలో వచ్చింది ఆ చీరకి ఆ కాస్ట్ కూడా సరిపోయింది నాకు అనిపించింది దాని బట్టి ఇది చాలా తక్కువలో ఉంది బాగుంది మొత్తం క్లాత్ కానీ ఆ కలర్ కానీ వాడు ఇచ్చిన డిజైన్లు కానీ మొత్తం అంత చీర చాలా అంటే చాలా నచ్చింది నాకు ఆ చీర కట్టుకోని నేను మా ఫేర్వెల్ పార్టీకి కూడా వెళ్ళాను నాకు అంత నచ్చింది ఆ చీర వెంటనే కొనేసాను ఇంకా కొన్నాక కూడా అందరు చాలా బాగుంది అని చెప్పారు నాకు కూడా చాలా నచ్చింది